ఏలూరు జిల్లాలో జరుపుకునే ప్రధాన సంస్కృతిక పండుగలు ఈ ఇలాంటి పండుగల యొక్క కార్యక్రమాలు చాలానే కలిగి ఉన్నాయి వాటిల్లో కొన్ని పండుగలు గురించి మనం చర్చిద్దాం అందులో మొట్టమొదటిది ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి పండుగగా జనాలందరూ భావిస్తారు ఇది చాలా పెద్ద పండుగ ఈ రోజున ప్రజలందరూ కొత్తబట్టలు కొనుగోలు చేసి కొత్త సంవత్సరంలో పునర్జన్మ పొందడానికి శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఈ పండుగ చాలా విశేషమైనది ఈరోజు ఏలూరులో శ్రీ దుర్గమ్మ వారు కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు ఈ పండగ రోజు షడ్రుచులతో చేసిన పచ్చడిని అందరూ స్వీకరిస్తారు దాన్ని ఉగాది పచ్చడి అంటాము షడ్రుచులు అంటే ఆరు రుచులు ఆరు విభిన్న రుచుల్ని కలిపి చేసే ఒక పచ్చడి ఆ పచ్చడిలో అన్ని రకాల రుచులు ఆరు వివిధ రుచులతో కలిగి ఉంటుంది ఇంకా ఈరోజు పండుగని జనాలందరూ చాలా మంచిగా జరుపుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు దేవస్థానాలకెళ్ళి దేవుడ్ని దర్శించుకొని ఇంటిలో షడ్రుచులుతో చేసి అందరూ కుటుంబమంతా కలిసి మంచిగా ఆడుతూ పాడుతూ గడుపుతారు ఇంకా ఏలూరు లో జరిగే రెండో పండుగ వచ్చేసరికి శ్రీ మాధ్యనవమి శ్రీ మాధ్యనవమి అనేది శ్రీ మాధ్యచార్యులు యొక్క జయంతిగా జరుపుకుంటారు ఈరోజు ప్రజలందరూ శ్రీ మాధ్యచార్యులకు పూజలు చేస్తారు మరియు వారి బోధనలు గుర్తు చేసుకుంటారు ఈరోజు ఏలూరులో శ్రీ రామకృష్ణ మఠంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి శ్రీ మాధ్యకారుల చాలా ఉపకారం జేశారు వాళ్ళు చేసిన బోధన్లు మనం తెలుసుకోవాలి చాలా మంచిది చాలా తప్పనిసరి మన యువత తెలుసుకోవాలి అంతే ఇంకా ఏలూరులో జరిగే మూడో ప్రధాన పండుగ వచ్చేసరికి రంజాన్ ఈ పండుగను ముస్లిం సోదర్లు జరుపుకుంటారు ఇది ముస్లిమ్స్ కు శుభమైన పండుగగా జరుపుకుంటారు ఈరోజున ప్రజలందరూ ముప్పై రోజులు ఉపవాసం తర్వాత రంజాన్ నెల ముందు జరుపుకుంటారు అంటే రంజాన్ ముగ్గుకున్న జరుపుకుంటారు ఇంకా ఈ రోజున ఏలూరు లో ముస్లింలు కమ్యూనిటీ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు ఈ పండుగ రోజు ప్రజలందరూ కొత్తబట్టలు ధరిస్తారు ఇంకా ఏలూరు లో జరిగే మూడో పండుగ వచ్చేసరికి విష్ణువు పండుగ అంటే ఈ పండుగలో హిందువులు పురాతనకాలం నుండి జరుపుకుంటారు ఈ పండుగను ఈరోజు ప్రజలు కొత్తబట్టలు కొనుగోలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఈరోజు ఏలూరులో హిందూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంకా నాలుగో పండుగ వచ్చేసరికి క్రిస్మస్ పండగ క్రైస్తవులు ఏసుక్రీస్తు జననాన్ని జరుపుకుంటారు ఈరోజు ప్రజలందరూ చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు మరియు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియ చేసుకుంటారు ఈరోజు ఏలూరులో క్రైస్తవ చర్చల్లో ప్రత్యేక పూజలు జరుపు చేస్తారు ఇలా ఈ ఏలూరులో చాలా పండగలు జరుగుతాయి ఇంకా విజయదశమి లేదా దసరా అనవచ్చు ఈ విజయదశమి అనేది తొమ్మిది రోజులు జరుపుతారు ఇందులో అమ్మవారు శ్రీ దుర్గమ్మవారు తొమ్మిది అవతారాలతో ప్రజలందరికీ తొమ్మిది రోజులు దర్శనం ఇస్తారు అమ్మవారు ఇలా దర్శనమిస్తారు చాలామంది అమ్మవారి భక్తులు మాలను అనేసి వేసుకొని చాలా నిష్టగా అమ్మవార్ని సేవిస్తూ ఉంటారు ఆవిడకి దగ్గరగా ఉంటారు ఈ అమ్మవారు పండగకు ప్రతీ గల్లీలోనూ అమ్మవార్ని ప్రతిష్టిస్తారు ఆ అమ్మవారు ఉన్నన్ననాళ్ళు ఆవిడకి మంచిగా సేవ చేసుకుంటారు ఆ విగ్రహాన్నే అమ్మవారుగా పూజిస్తారు ఈ పండగరోజు ప్రజలందరికి సెలవులు కావడంతో వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఆ పండుగ రోజు అమ్మవారిని సేవిస్తూ అలా ప్రజలందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచిగా ఆనందంగా గడుపుతారు మంచి కొత్త బట్టలు కొనుక్కుని సేవిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు చాలా పిండి వంటలు చేసుకుంటారు అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు ఈ పండుగ చాలా గొప్పది చాలా విశేషమైనది ఈ పండుగ రోజు అమ్మవారు ప్రజల్ని ఒక్కో రోజు ఒక్కో అవతారంతో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు